చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శ్రీకాళహస్త్రి ఆలయం ఒకటి శ్రీకాళహస్తి ఆలయం ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది ఆంధ్రపదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు శ్రీకాళహస్తిలో ఉన్నది వాయు లింగం ఈ ఆలయంలో రాహుకేతు పూజలు ప్రసిద్ధి ఇక్కడ నిరంతరం రాహుకేతు పూజలు జరుగుతుంటాయి శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలీడు కాలా అంటే పాము హస్తి అంటే ఏనుగు శివుణ్ణి పూజించి మోక్షాన్ని పొందినందువల్ల శ్రీకాళహస్తిని శ్రీకాళహస్తి అని నామం వచ్చింది